ఏవండీ డ్రైవర్ గారు ఇప్పుడు మనం గాంధీనగర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడేమో ఈ రోడ్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రిడ్జి వేయడం కాదు కానీ ఇప్పుడు చాలా టైం అయ్యేలా ఉంది అంటే మనం చేరడానికి గాంధీనగర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటారు నేనేమో ఇదేమి అనుకోకుండా చూసుకోకుండా నేను ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను తీరా చూస్తే ఇక్కడ బ్రిడ్జి అన్నీ స్టార్ట్ చేసేసారు వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసేసారు మరి ఎలా వేరే ఏమైనా దారి ఉంది అంటారా దారి ఉంటే కనుక వేరే దారిలో చూడండి కొంచెం త్వరగా ఎంత టైం పడుద్ది అంటారు ఒక హాఫ్ ఆన్ అవర్ పడుద్ది అంటారా ఒక వన్ అవర్ పడుద్ది అంటారా అంటే ఆఫీస్కి లేట్ అయిపోతుంది అందుకే కాల్స్ కూడా వస్తున్నాయి చూడండీ కొంచెం కొంచెం త్వరగా వెళ్ళేది ఏమన్నా మనకి ఉంటే అనుగుణంగా ఒకసారి చూస్తే కనుక ఆ దారిలో నుంచి మనం వెళ్లిపోవచ్చు ఎందుకంటే టైం అయిపోతుంది కదా కొంచెం చూడండీ డ్రైవర్ గారు